మేము వాటర్ పట్టేప్పుడు సడన్గా వాటర్ రావడం ఆగిపోయిందనుకో నీళ్ళు రావడం ఆగిపోయినప్పుడు మేమేం చేస్తామంటే ఇంకేమైనా మా ఇంట్లో నీళ్ళు ఉన్నాయా లేవా లేదంటే వాటరు గొట్టం నుంచి వచ్చే దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉండిపోయిందా చూసుకోని దాని వలన లేదంటే బయట నుండి వచ్చే వాటర్ సర్వీస్ నుంచి వచ్చే నిలిపి వేడ వేయబడింది అని ఫస్టు చూసిన తర్వాత ఇంట్లో ఏమన్నా నీళ్ళు సరిపోవడానికి ఉన్నాయా లేవా అని చూసుకోని తర్వాత మళ్ళీ వాటర్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తాం ఫోన్ చేసి ఇలా వాటర్ వంటకి నీళ్ళు పట్టుకోవడంతోనే హలో సార్ ఇలా ఒక ఒక కుండలో పట్టుకోక ముందే మాకు వాటర్ ఆగిపోవడం జరిగింది సో ఎందువల్ల కారణమేంటి ఎందువల్ల ఆగిపోయింది మళ్ళీ ఈ వాటర్ మళ్ళీ మాకు నీళ్ళని మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తారు మాకు అత్యవసరం ఉంది నీళ్ళు సో మీరు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఇలా వాటర్ సడన్గా రాకపోవడం వల్ల తొందరగా రాకపోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఇంట్లో నీటి సమస్యని ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఇంట్లో ఉన్న నీళ్ళతోనే సదురుకొని లేదంటే ఆల్టర్నేట్గా ఇంకా ఓ వాటర్ ట్యాంకర్ తెప్పించుకోని వాటి నుంచి వాడుకోవడం జరుగుతుంది ఆ సర్వీస్ వాళ్ళు టైం పడుతదంటే వాళ్ళకు కాల్ చేసి కనుక్కొని సర్వీస్ వాళ్ళు ఇంకా టైం పడుతుంది ఏదైనా ఒక వాటర్ రవాణా సౌకర్యం ఉంటే ఏదైనా పైప్లైన్ పాలగడం కానీ ఏమన్నా కావడం కానీ జరిగిందని వాళ్ళు చెప్పడం చెప్తే దాని వల్ల మేము వాటర్ ట్యాంకర్ను అయినా తెప్పించుకొని పిలిపించుకోని మేము అప్పటి పరిస్థితిని చక్కబెట్టుకుంటాము